హలో మాకు కొన్ని స్నాక్స్ కావాలండి తీసుకొస్తారా మీరు

స్నాక్స్ కావాలండి ఏమైనా పఫ్ లాంటివి ఇంకేమైనా ఉంటే పఫ్ చిప్సు కూల్ డ్రింక్స్ థమ్స్ అప్ ఇ అక్కడ నిజాంపట్ ఎక్స్ రోడ్ దగ్గర హైదరాబాద్

అంటే చానా తీసుకుంటున్నాం కదాండి ప్రొడక్ట్స్ కొంచెం చూసుకోండి కదా ఎంత అండి ప్రైస్ ఎంత మేము ఒక ఫైవ్ చిప్సు ఫైవ్ ఎగ్ పప్స్ అండ్ త్రీ కర్రీ పప్స్ టూ కూల్ డ్రింక్స్

ఇంక చానే చానే ఉన్నాయి కదండీ ప్రోడక్ట్ కొంచెం తగ్గియ్యండి కదా అంటే కొంచెం ప్రోడక్ట్ కూడా ఎక్కువనే ఉంది కదాండి చూసుకోండి కదా కొంచెం రేట్ తగ్గిస్తే ఓకే అండి నేను పెంచుతాను ఇంకా లేస్ అవి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేస్తాను

త్రీ ఫిఫ్టీ అండి తగ్గియండి కదా కొంచెం

నేను ప్రోడక్ట్ ఎక్కువ ఉంది కదండీ క్వాంటిటీ చానా ఉంది ఎక్స్ట్రానే యాడ్ చేశాను కదా ఇంకా కొంచెం ఇది కూడా తక్కువ చేయొచ్చు కదా కొంచెం ఓకే అండి ఏ టైం వరకు వేస్తారు ఓకే అండి ఇప్పుడు త్రీ ఓ క్లాక్ వరకు తెచ్చి ఇస్తారా ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ